అన్నిటికన్నా మాకు దీపావళి పెద్దది ఇక్కడ ఈ దీపావళి పెద్దదైతే మేము అక్కడికి పోయి మట్టి తెచ్చుకుంటాం మట్టి తెచ్చుకోని మంచిగా మట్టి పిసికి బొమ్మరిల్లు కట్టి సున్నాలు వేసి రంగులు వేసి పూలదండలు తెచ్చి అన్ని మంచిగా డెకరేషన్ చేసి అన్ని పెట్టుకొని పొద్దెక్కి బొమ్మలు తెచ్చి అందులో పెట్టుకోని కొనక్కొచ్చుకునేవాళ్లు కొనుక్కొచ్చు కుంటారు చేసుకొనేవాళ్లు చేసుకుంటారు చేసుకొని ఆడ పెట్టుకొని బెల్లం వేసి బువ్వ వండుకుంటారు అంతా బెల్లపు వండుకొని కొబ్బరికాయలు కొట్టుకొని మంచిగా పలారం పంచిపెడతారు అందరికి అందరికి పలారం పంచి పెడితే ఆ పలారం తినకుంటా ఏమన్నా చిల్లర పైసలుంటే ఒక గురుగుంటే ఆ గురుగులో వేసుకుంటాం గల్ల గురిగిలా సంవత్సరం దాకా ఈ డబ్బులు మళ్ళా పెరగాలే డబలుకి డబలు అని ఇట్లా మొక్కుకుందాం పోరగాళ్ళు అప్పుడు మేము మొక్కుకుంటే ఇక అందరూ నవ్వుదురు ముసలివాళ్లందరూ ఇప్పుడే గింత పచ్చని ఉన్నది పైసలు మీద అని నవ్వుతారు ఇగ పొద్దుగాలేచి మళ్ళీ ఊడ్చి ఆ బొమ్మరిల్లును నీళ్ళు చల్లి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఫలహారం పంచిపెట్టి ఇగ అప్పుడు బువ్వ తింటాం పిల్లగాండప్పుడు బొమ్మలు చేసుకుంటాం భోగామా గంగెద్దు చేత్తాం అట్టా మట్టికి పోతే మట్టి తెచ్చుకోని చేసుకుంటాం చేసుకోని ఆడుకుంటాం పోరగాన్లప్పుడు ఇగ ఇప్పుడు ఏదీ లేదు